పట్టణాల్లో స్కూల్తో పోలిస్తే గ్రామీణ స్కూళ్ళు ఎంతో వెనకబడి ఉన్నవి ఈ యొక్క వెనకబడిన గ్రామీణ స్కూళ్లల్లో ఈ యొక్క సదుపాయాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం ద్వారా ఈ యొక్క వచ్చే స్కూలుకీ వచ్చే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాని ద్వారా రావడం కూడా తక్కువ అయ్యింది అంతే కాకుండా ఒకే ఒక విద్యార్థులుకు చెప్పే పాఠాలు కూడా సరిగ్గా చెప్పకపోవడం ద్వారా వారికీ సరైన విద్యను అందించలేక పోతున్నారు విద్యా ఈ యొక్క విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు కూడా సరిగ్గా వారి మీద దృష్టి పెట్టక పోవడం చాలా బాధాకరం అలాగే పట్టణాల్లో ఈ యొక్క స్కూల్ విషయానికి వస్తే అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల మీద సరైన ఈ యొక్క సరైన శ్రద్ధను పెట్టి వారిని మెరుగుపరుస్తూ ఉంటారు